నాకు ఆయిల్ పెయింటింగ్ లేదా వాటర్ కలర్ వంటి సాంప్రదాయక మాధ్యంలో పనిచేయడం అంటే ఇష్టం ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ పెయింటింగ్ లేదా వాటర్ కలర్లో ఉన్న దాంట్లో పనిచేయడం వల్ల నాకు వాటి మీద ఉన్న అనుభవం ఏంటో నాకు తెలుస్తుంది అలాగే వాటి గురించి కూడా నాకు బాగా తెలుస్తుంది అలా తెలియడం వల్ల నేను బాగా గీయగలను వాటి గురించి ఎలా గీయాలి ఎలా గీస్తే ఆ చిత్రం అనేది వస్తుంది తనకు వచ్చినా నా బాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ పనిచేయడం ఇష్టపడుతున్నాను ఇప్పుడు ప్రస్తుత కాలంలో డిజిటల్ చాలా వచ్చాయి వీటివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే చెడు కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు ఏ ఆ గీయాలో చాలా సమయం పడుతుంది కానీ ఇక డిజిటల్లో డిజిటల్ వల్ల మనం ఏమనుకుంటున్నామో అది తక్కువ సమయంలోనే మనం గీస్తాము అలాగే ఈ డిజిటల్ ఆర్ట్ వల్ల ఎలాంటి తప్పులు లేకుండా కూడా గీస్తాము మన యొక్క ఆలోచన ఎలా ఉంది మన ఆలోచన ప్రభావం ఎలా గీయాలి కూడా ఈ డిజిటల్ వాటి వల్ల గీయగలం దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి